హలో చెప్పురి ఆటో మాట్లాడుతున్నాను ఎంతమంది ఉన్నారు నూట యాభై అవుతుంది నూట యాభై అంటే ముగ్గురు ఉన్నారు కదన్నా మీరు ఇద్దరికి పోతామన్న వంద రూపాయలకి ఎక్స్ట్రా ఒక మనిషి ఉన్నారు కదా ముగ్గురికి నూట యాభై అవుతుంది అదే అవునవును లేండి అన్న లాస్ట్ నూట నలభై ఇవ్వండి ఇక హండ్రెడ్ రాదన్న మిగతాది పడుతుంది నాకి డీజిల్ రేట్ చాలా ఫుల్ ఉన్నాయి కదా మళ్ళీ నేను అటు నుంచి అదే డిగ్రీల రేట్లు ఫుల్ ఉన్నాయి కదా లేకుంటే నూట నూరు రూపాయలకి వస్తుంటి నేను మీరు ముగ్గురు ఉన్నారు అంటున్నారు కదా సర్లే వన్ థర్టీ అయిన ఇవ్వండి లాస్ట్ ఇంకా మీకు నాకు పది రూపాయలు కదన్నా తేడా అదే వన్ థర్టీ అడిగిన మీరు వన్ ట్వంటీ అడిగినారు పది రూపాయలు నాకు నీకు డిఫరెంటు ముగ్గురు ఉన్నారు అంటున్నారు కదన్న మళ్ళీ సరే సర్లేన్న ఎక్కడ ఉన్నారన్న మీరు ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా నేను ఇక్కడే రెండు నిమిషాలన్న రెండు నిమిషాలు నీ ముందర ఉంటా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇస్తారు ఇంక లాస్ట్ సరే సర్లే రెండు నిమిషాలలో నీ ముందు ఉంటాను చూడన్న సరే సర్లే అన్న